భారతీయ రవాణా వ్యవస్థ అనేది ఒక విభిన్నమైన మరియు సవాళ్ళతో కూడుకున్న వ్యవస్థ దేశం యొక్క పెద్ద పరిమాణం జనాభా మరియు భూగోళికత వల్ల రవాణా అనేది ఒక కీలకమైన సమస్య దేశంలోనే రవాణా వ్యవస్థను ముఖ్యంగా నాలుగు రకాలుగా విభజించవచ్చు రైల్ రవాణా భారతీయ రైల్ రైళ్ళు ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటి ఇది దేశంలోనే ప్రయాణికులు మరియు వస్తువుల రవణాలో కీలకపాత్ర పోషిస్తుంది రోడ్డు రవాణా భారత దేశంలోనే రోడ్డు మార్గాలు చాలా విస్తరంగా ఉన్నాయి ఇది దేశంలోనే ప్రధాన రవాణా మార్గం జల రవాణా భారత దేశంలో అనేక నదులు మరియు సముద్రాలతో చుట్టబడి ఉంది ఇవి దేశంలోనే ప్రధాన రవాణా మార్గాల్లో ఒకటి వాయువు రవాణా భారత దేశంలో అనేక విమానాశ్రయాలు ఉన్నాయి ఇవి దేశంలోని ప్రధాన మార్గ రవణా మార్గాలు ఒకటి భారతదేశం ప్రయాణించే ప్రజలు ఈ నాలుగు రకాల వాహనాలు రవణాను ఉపయోగిస్తారు ప్రయాణంలో ఎదురయ్యే కొన్ని సవా సవాళ్ళు భారతీయ రవాణా వ్యవస్థ చాలా రద్దీగా ఉంటుంది ఇది ప్రయాణం సమయాన్ని పెంచుతుంది మరియు సౌకర్యాన్ని తగ్గిస్తుంది భారతదేశంలోనే రోడ్డు ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటాయి ఇది ప్రాణనష్టం మరియు ఆస్తి నష్టానికి దారితీస్తుంది భారతీయ రవాణా వ్యవస్థలు అనేక సౌకర్యాలు లేవు ఇది ప్రయాణాన్ని అసౌకర్యంగా చేస్తుంది భారతీయ రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి ఇది రద్దీని తగ్గించడం తగ్గించటంలో మరియు ప్రయాణ సమయాన్ని తగ్గించటంలో సహాయపడుతుంది ఇది ప్రయాణాన్ని మరింత సౌకర్యంగా మరియు ఆనందకరంగా చేస్తుంది ఇది ప్రాణనష్టం మరియు ఆస్తినష్టాన్ని తగ్గి తగ్గించడంలో సహాయపడుతుంది ప్రస్తుత భారత భారతీయ ప్రభుత్వ ఈ ఆశయాలపై దృష్టి పెడుతుంది రవాణా వ్యవస్థకు మెరుగుపరచడానికి అనేక ప్రాజెక్టులను అమలు చేస్తుంది